హెచ్పి ల్యాప్టాప్ నేను తీసుకున్న దాని వల్ల డిసడ్వాంటేజ్స్ అంటు పెద్ద ఎక్కువేమీ లేవు కాకపోతే మనం దాన్ని ఎక్కడికీ లాంగ్ జర్నీ చెయ్యలేము ల్యాప్టాప్తో మనకి ఖచ్చితంగా ల్యాప్టాప్ బ్యాగ్ ఉండాలి ఒక వేళ్ళ ల్యాప్టాప్ బ్యాగ్ ఉన్నా మనం దాన్ని సరిగా హ్యాండిల్ చెయ్యకపోతే బై మిస్టేక్ కింద పడిపోతే అది ఫర్దర్గా తరువాత చాలా సరిగ్గా పనిచేయదు సో మనం దాన్ని ఎక్కువసేపు వాడచ్చు కాకపోతే బ్యాటరీ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దీనివల్ల ల్యాప్టాప్ బాగా డ్యామేజ్ అయ్యి ఎక్కువ సంవత్సరాలు వర్క్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు మనం వాడే దాన్ని బట్టి అది ఉంటుంది